నమస్తే నేను ఒక వినియోగురాలను నేను త్వరలో కొత్త అపార్ట్మెంట్కి మారుతున్నాను అక్కడి భూస్వామి ఇటీవల విద్యుత్ బిల్లు చెల్లింపు రుజవును కోరుతున్నాను అందుకని దయచేసి ఈ నెల విద్యుత్ బిల్లును నకిలి కాపీ రూపంలో నేరుగా నా కొత్త భూస్వామికి పంపించగలరా అవసరమైతే ఆయన వివరాలను అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ సహకారం కోసం ముందుగానే ధన్యవాదాలు